మాకు ఇష్టమైన ఆ ఇంట్లో అంటే మాకిష్టమైన డ్యాన్స్ పార్టీ డ్యాన్స్ అంటే పార్టీ జ ఏదైనా ఫంక్షన్లో మాకు ఫంక్షన్లో జరిగినప్పుడు డ్యాన్స్ పార్టీ పెట్టుకుంటాము డ్యాన్స్ పార్టీలో డ్యాన్స్ వేయడం దానివల్ల అర మంచిగా అనిపిస్తుంది చాలా ఇష్టం నాకు ఆ డ్యాన్స్లు సాంగ్స్ పెట్టుకోని డ్యాన్స్ పార్టీ బాగా ఇష్టం అందరూ ఉంటారు ఆసక్తికరంగా అంటే అందరూ బంధువులు కానీ మేముకానీ ఫ్రెండ్స్ కానీ అందరూ ఒకే దగ్గర చేరువయితాం కాబట్టి డ్యాన్స్ పార్టీ అది చాలా ఉల్లాసంగా మనసులు మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది అందుకని ఆసక్తిగా ఉంటుంది